హలో మీరు వాసవి బేకరీ మేము ఆర్డరు చేయడానికి ఫోన్ చేశాము క్రిస్మస్కి స్వీట్స్ ఆర్డర్ చెయాలనుకుంటున్నాను మీ దగ్గర ఏ ఏ స్వీట్స్ అవైలబుల్లో ఉన్నాయి

ఓకే అండి ఒక్కొక కాస్ట్

ఓకే మా అడ్రస్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి మీరు ఈ అడ్రస్కి పాజిబుల్ అవుతుందా మీరు డెలివర్ చేసే ఒక ఐదు వందల మందికి కావాలి ఆ రోజుటికి కావాలండి

వద్దులేండి ఓకే ఐ ఐదు వందల మందికి వన్ వీక్ టైం ఆహ కేక వద్దు గులా గులాబ్ జామున్ పాలకోవా బాదుషా ఓకే ఓకే ఓకే ఇంకా ఏమైనా వద్దు చేైతన్య అన్నమయ్య డిస్ట్రిక్ట్ మదనపల్లి ఓకే